తెలుగు భాషను కాపాడాలంటే ముందు పిల్లలకు వాళ్ళ మాతృభాష యొక్క గొప్పతనం తెలియాలి తెలుగు భాషలో అనే మాధురు మాధుర్యం స్వీట్నెస్ అవన్నీ పిల్లలకు తెలియాల్సి ఉన్నాయి అలాగే వాళ్ళకు కూడా మన భాష యొక్క గొప్పతనం కీర్తి ఇవన్నీ తెలిసేలాా చెప్పాలి వేరే రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ భాషను చాలా గౌరవిస్తారు చాలా బాగా మాట్లాడుతారు మన కాడకొచ్చేసరికి తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడడం కానీ అది చెయ్యడం లేదు ముందు మనవాళ్ళే రెస్పెక్ట్ ఇవ్వడం లేదు కాబట్టి ముందు మనం మారాలి తెలుగు భాషను ప్రోత్సహించాలి తెలుగు కవులని వీళ్ళందరినీ తీసుకురావాలి తెలుగు ఒక గొప్పతనం అందరికీ తెలియ చెప్పేటట్టు చెయ్యాలి